నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం నాకు వచ్చేసి ఫస్ట్ స్కూటీ ఉండే స్కూటీ తర్వాత ఫస్ట్ బైక్ నేర్చుకోమంటే ఫస్ట్ వేరే అన్నయ్య బైక్ తీసుకొని నేను నేర్చుకున్నాను స్కూటీ ఫస్ట్ ఎక్సెల్ తర్వాత స్కూటీ స్కూటీ కొనుక్కున్నాను ఫస్ట్ తర్వాత టూ ట్వంటీ కొనుక్కున్నాను నాకు వచ్చి స్కూటీ మీద అన్ని స్టంట్స్ అవన్ని నేర్చుకున్నాను స్టంట్స్ నేర్చుకున్నాను రైడింగ్ చాలా బాగుంటుంది యాక్టివ్ స్కూటీ పికప్ టూ ట్వంటీ పికప్ చాలా బాగుంటుంది అది ఒక టూ ట్వంటీ లవర్స్ అంటే ఒక బైక్ లవర్ ఉంటాడు కదా నేను అలాంటి వాడినే టూ ట్వంటీ అంటే నాకు చాలా బాగా ఇష్టం టూ ట్వంటీ వచ్చేసి నాకు డ్రీమ్ బైక్ వచ్చేసి ఆర్సి త్రి నైన్టీ ఆర్సి త్రి నైన్టీ కొనాలని ఉంది కాకపోతే మేము మా దగ్గర డబ్బులు ఉండవు నేనే ఇప్పుడు టూ ట్వంటీ అమ్మేసిన స్కూటీ ఉన్నది ఎందుకంటే నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం కాకపోతే ఉన్నవాళ్లు కొనుక్కుంటారు ఉన్నవాళ్లు కొనుక్కొని మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను అండ్ అతనికి రైడింగ్ అంటే బాగా పిచ్చి ఫస్ట్ అతను రైడింగ్ చే చేద్దామని ఉండే ఆయనొక డ్రగ్స్కి అలవాటు పడ్డాడు అలవాటు పడంగా వాళ్ళ డాడీ రిహాబిటేషన్ సెంటర్లో వేశాడు రిహాబిటేషన్ సెంటర్స్కి వెళ్ళాక అతను ఓకే నేను మానేస్తాను అని చెప్పాడు మానేసినాక అతనికి కిట్టు రైడింగ్ కిట్టు కొనిచ్చాడు రైడింగ్ కిట్టు కొనిచ్చినాక అతను చిన్న చిన్న చిన్న చిన్న రైడింగ్ చేశాడు తర్వాత బైక్ వీలు స్టాఫీలు కొట్టడం నేర్చుకున్నాడు తర్వాత నాన్ స్టాప్ ఇప్పుడు స్టంట్ స్కూల్ స్టంట్ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు స్టంట్ స్కూల్ దగ్గరికి వెళ్ళాక ఆయన నేర్చుకున్నాడు ఒక అన్నయ్య దగ్గర అన్నయ్య దగ్గర నేర్చుకుని ఇప్పుడు అతను టూ ట్వంటీ అనేది టూ ట్వంటీ పిచ్చి నేను వీడియోలు చేసి నేను బైక్ కొనుక్కున్న టూ ట్వంటీ అనేది వాళ్లు బాగా రిచ్ కాండిడేట్ టూ ట్వంటీ కొన్నాక ఆయన దగ్గరికి వెళ్ళాను నేను ఇంకా స్టంట్స్ నేర్చుకుందాం అన్న టూ ట్వంటీ బైక్ మీద ఉండే పిచ్చి బాగా ఇప్పుడు టూ ట్వంటీ అమ్మేసిన నేను నాకు ఇష్టం లేక అంటే ఇష్టం అంటే ఇష్టమే కానీ కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల అమ్మేసిన టూ ట్వంటీ బైక్ వచ్చేసి చాలా పికప్ ఉంటుంది చాలా స్టంట్స్ స్టంట్స్ చేయవచ్చు చాలా షో ఉంటుంది బైక్ తోటి టూ ట్వంటీ బైక్ అంటే అతనికి బాగా అతనికి ఇంకా టూ ట్వంటీ అంటే ఫుల్ ఇష్టం అతను స్టంటు దాంట్లోకి వెళ్లి స్స్కూల్ స్టంట్ స్స్కూల్ లోకి వెళ్లి అన్ని స్టంట్స్ నేర్చుకున్నాడు నేర్చుకుని ఇప్పుడు ఇటు పెద్ద పెళ్లి డిస్టిక్లో అతను స్టంట్ రైడింగ్ ఫేమస్ బాయ్ బబ్లు అతని పేరు అతను మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే అందరికీ తెలుసు అతను మాకు ఇంక మా ఫ్రెండే బ్రదర్ అని పిలుస్తా నేను అతన్ని చాలా బాగా రైడింగ్ చేస్తాడు అతన్ని బైక్ను ఎక్కితే ఇంకా ఫీలింగ్స్ ఒక రైడర్ బైక్ని వెళ్తున్నట్టు ఉంటుంది మా నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా నా బండి ఎక్కితే వాళ్ళు ఇంకా అట్లే ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది చెప్పాలంటే రైడింగ్ విషయానికి వస్తే లాంగ్ టూర్లకి బైక్ మీద హిమాలయ బైక్స్ ఉంటుంది చూడాడ రాయల్ ఎన్ఫీల్డ్ కువాసకి నింజా జడ్ నైన్ హండ్రెడ్ జడ్ నైన్ హండ్రెడ్ బైకు వచ్చేసి ఏ బైక్ అయినా తీసుకెళ్లిన కాని లాంగ్ అంటే చిన్న చిన్న బైక్స్ అంటే లాంగ్ టూర్స్కి వెళ్ళనీకి పనికిరావు హిమాలయ బైక్స్ జడ్ నైన్ హండ్రెడ్ కువాసకి నింజా పనికి వస్తాయి చాలా బాగుంటాయి బైక్స్ వచ్చేసి రైడింగ్ అనేది ఒక ఫేమస్ ఒక థాట్ అది రైడింగ్ వచ్చేసి ఒక ఫీలింగ్ థిస్ ఎంజాయ్ ఇండియా మూమెంట్ థిస్ బైకు మీద ఒకసారి ఎక్కితే ఒక ఫీలింగ్ వస్తుంది అంత ఎంజాయ్ మూమెంట్ ఒక రైడింగ్ వచ్చేసి ఘోరంగా ఆర్పియం అని ఆర్పిఎం బైక్ ఆర్పిఎం కొడితే ఒక ఫీలింగ్ వస్తుంది బిఎస్ సిక్స్ బైక్ ఇప్పుడు చిన్న చిన్న బైక్కి బిఎస్ సిక్స్ దానికి దేనికైనా బిఎస్ సిక్స్ దానికి ఆర్పియం వస్తుంది వి త్రీ అనే దానికి వీ టు దానికి వి వన్ దానికి నార్మల్గా ఆర్పిఎం వస్తుంది బూమ్ బూమ్ అంటుంది చాలా బాగా వస్తుంది సౌండ్ ఇంకా సౌండ్ వచ్చేసి ఒక ఫ్రీడమ్ మూమెంట్ దిస్ ఆర్ పిఎం కెటిఏం వచ్చేసి సౌండ్ ఘోరంగా వస్తుంది ఆర్పిఎం కెటిఏం నింజా కువాసకి నింజా జడ్ నైన్ హండ్రెడ్ మస్తు వస్తుంది ఆర్పిఎం డానిమార్ డానిమార్ బైక్ థిస్ వేరే ఫీలింగ్ డానిమార్ ఫోర్ హండ్రెడ్ వేరే ఫీలింగ్ థిస్ బైక్ థిస్ సౌండ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ బైక్ నాకు డ్రీమ్ బైక్ అంటే ఆర్సి త్రీ నైన్టీ కువాసకి నింజా జడ్ నైన్ హండ్రెడ్ జడ్ నైన్ హండ్రెడ్ బైక్ ఇట్ మై డ్రీం బైక్ థిస్ వీల్ ఇస్ పవర్ ఆఫ్ జడ్ నైన్ హండ్రెడ్ థిస్ థాట్ వచ్చేసి మన టూ ట్వంటీ అంటే టూ ట్వంటీ ఫీలింగ్ అంటే అది స్టాఫ్ అండ్ విలీలు కొట్టొచ్చు భయ్యా చాలా బాగుంటది కాకపోతే వేరే ఫీలింగ్స్ అనిపిస్తాయి బైక్ నడుపుతుంటే చాలా బాగుంటది బైక్ ఖరాబ్ అయినప్పుడు ఇంజిన్కి రిపేర్ వచ్చినప్పుడు గోరం ఫీల్ బాగా అనిపిస్తది అన్న నెంబర్ ప్లేట్ లేకున్నా ఏమన్నా ఫైన్స్ ఉన్నాస్టేషన్లొ తీసుకెళ్లినప్పుడు ఒక ఫీలింగ్ అనిపిస్తది ఇన్స్టాల్ స్టోరీ పెట్టడం గాని అదొక ఫీలింగ్ అంటే ఫీలింగ్ అనిపిస్తది నాది ఇంకా బైక్ నెంబర్ ప్లేటు లేక నాది ఇంకా ఫీలింగ్స్ గోరం అనిపించేది నాది ఇంకా స్టేషన్లొ ఉన్నది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ దాకా ఉంది సిక్స్ మంత్స్లో రిలీజ్ చేసుకున్నాక నాకు ఒక ఫీలింగ్ అనేది అంత ముందుకు మా ఫ్రెండ్స్ వాళ్ళకి స్టేషన్లొ వెళ్ళినప్పుడు వీడియో తీసి పంపిస్తే మిస్ యు బేబీ అని పెట్టుకున్న మై బేబీ అంటే నా టూ ట్వంటీయే ఇప్పటికింకా టూ ట్వంటీయే జీటీ నైన్ హండ్రెడ్ కనే కాదు టూ ట్వంటీ ఏ డ్రీమ్ బైక్ అయినా టూ ట్వంటీ కాకపోతే అది కొనుక్కుంటే ఆ ఫీలింగ్ వేరే అనిపిస్తది అది ఇంకా బేబీ అనుకొని అని పిలుస్తా గాని కాకపోతే మనం రిచ్ కిడ్ కాదు కదా లెక్కన మనం మనీ కావాలి ఫస్ట్ అందుకే రిచ్ కిడ్ కాదు కదా అని చిన్న స్కూటీ మన యాక్టివా స్కూటీ ఉంది కదా ఫస్ట్ యాక్టివా స్కూటీ ఉందిగా యాక్టివా స్కూటీ మంచి బానే ఉంటది చేపించుకున్న అది రిపేర్కి వచ్చినప్పుడు టూ త్రీ థౌసండ్ అయితది ఆయిల్ బోరని ఆయిల్ సేల్ ఆయిల్ లీకేజ్ అయినప్పుడు మంచి నీట్ కండిషన్లో ఉంటది బైక్ రైడింగ్ కెళ్ళినప్పుడు ఘోరం ఫీల్ ఫీలింగ్ అనిపిస్తది పీస్ పీస్ పీస్ ప్లేసెస్ థిస్ ఫొటోస్ వీడియోస్ ఆర్ గోరం ఫీలింగ్స్ అనిపిస్తది చాలా బాగుంటది ఇంకా రైడింగ్ విషయం చెప్పాలంటే ఇప్పుడు మాది పెద్దపెళ్లి పెద్దపెళ్లి నుంచి హైదరాబాద్కి వెళ్లే మూమెంట్లో ఇప్పుడు మనం కరీంనగర్ పెద్దపెళ్లిలో చాయ్ తాగాలే మన సభ్యతం గల మనం పెద్దపెళ్లిలో చాయ్ తాగి మల కరీంనగర్లో ఆగి కరీంనగర్లో చాయ్ తాగి సిద్దిపేటలో ఆగి సిద్దికొమ్మాట్లో చెరువు దగ్గర కెళ్ళి మంచిగా ఆడ ఎంజాయ్ చేసి మల్ల మనం హైదరాబాద్కి వెళ్ళిపాయి హైదరాబాద్లో చార్మినార్ మన గోల్కొండ ట్యాంక్ బండ్ వేరే వేరే ఫీలింగ్స్ అనిపిస్తది చాలా బాగుంటది ఫీలింగ్స్ అనే దాంతో బైక్ తోటి బైక్ మీద లవర్స్ వెల్తురు లవర్స్ కాదు ఒక అమ్మని ఎక్కించుకొని పోతుంటే బైకు అమ్మ ఎనుకున్న ధైర్యం కొద్దీ మనం ఇంకా మెల్లగా పోతాం అదొక ఒక ఫీలింగ్ అది అమ్మ నెక్కించుకొని పోతే మా కొడుకు బండి నడుపుతుండు మా భర్త లేకున్నా అని అనిపిస్తుంది ఒక ఫీలింగ్ మళ్లీ ఇప్పుడు కారు గాని ఏది గాని ఏది నడిపిన మా కొడుకు నడుపుతుండు అన్నదంతా ధైర్యం ఉంది అని ఒక థాట్ ఉంటది వాళ్ళకి అంత ధైర్యం ఉంటది అంటే అంత ఫీలింగ్ మా కొడుకు బైక్ నడుపుతుండు కదా ఇప్పుడు ఒకవేళ నేను స్టంట్ డ్రైవ్లో స్టంట్ స్టంట్ బాయ్ని అయినా అనుకో మా మమ్మీ ఫీలింగ్ ఎలా పడుతదో చెప్పాల్నా మా కొడుకు అబ్బా ఎంత ఎదిగిండు ఇంత ఇంత నేను వద్దన్నా గాని అందులో కెళ్ళిండు యాక్సిడెంట్స్ అయినాయి ఇట్లా దెబ్బలు తాకిచ్చుకుంటుండు అది ఇది అన్నాఅయినా గాని ఒక ఫేమస్ అయినాక మా మమ్మీకి ఒక మంచి ఫీలింగ్ అన్నది వస్తది అందుకే బైకు అనేది మనం ఫస్ట్ బైక్ ఇంకా దేవుడే దేవుడే బైకును ఫస్ట్ పొద్దు పొద్దున్నే మంచిగా మొక్కి దాని త్రీ డేస్ కోకసారి క్లీన్ చేస్తా నేను ఏ బైక్ అయినా మంచిదే స్కూటీ అయినా జెడ్ నైన్ హండ్రెడ్ అయినా టూ ట్వంటీ అయినా జెడ్ నైన్ హండ్రెడ్ కొనలే కొంటా నాకు మంచి జాబ్ వచ్చి అయినా ఫ్రీ బంద్ ఇట్ల మన ఏదన్నా కార్డు వస్తది కదా అట్లా కొంటా నేను తక్కువ రేట్లో వస్తే కాకపోతే బైక్ ఫీలింగ్ అనేది ఒక ఫేమస్ థాట్ బైక్ అంటే నాకు చాలా ఇష్టం బైక్స్ ఏ బైక్ అయినా ఏ బైక్ మీద ఎక్కిన నాకు ఒక ఫీలింగ్ వస్తది చిన్న బైక్ గాని పెద్ద బైక్ బైక్ ఉన్నది ఇట్లా ఎంత దూరమైనా వెళ్లొచ్చు ఇట్లా మనం ఇంట్లో మంచిగా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్లొచ్చు బైక్ మీద కారైనా గానీ అంతే కారు అంటే మనకి అంతలేదు మన అదొస్తదేమో తెలీదు మనకి కార్ లేదు ఏం లేదు గాని మనకి అంత ఫీలింగ్ మదర్ని తీసుకుని చుట్టాల పెళ్లిళ్లు మ్యారేజ్స్ ఇట్లా అందరికీ రిసెప్షన్ అందరి చిన్న చిన్న బర్త్డేస్ అందరి దగ్గరికి వెళ్ళొచ్చు చాలా బాగుంటది దిస్ ఇస్ హెవియర్ బైక్ ఫీలింగ్ ఫీలింగ్ వేరే బైక్ వచ్చేసి బైక్ ఫీలింగ్స్ అంటే అందరికీ ఉంటాయి నాకు ఇంకొక ఫీలింగ్ ఉంది బైక్ అనేది కాకపోతే నా బైక్ అమ్మేసినా ఇప్పుడు మల్ల నేను కొంటె కొనొచ్చు ఇంకా మనీ అంటే ఇప్పుడు మనం ఏమైనా జాబ్ చేస్తే అనా మనీ వస్తే ఇంకా కొనేస్తా చాలా బాగా ఇంకా బైక్స్ చెప్పాలంటే బైక్ ఒక బలం మనకి బైక్ ఉంటే బైక్ ఒక ఫీలింగే బైక్ అది కొత్త కొత్త నేర్చుకున్న వాళ్ళు అయితే ఇంకా బైక్ కొత్త కొత్త నడపడం వల్ల వాళ్ళు ఇంకా ఎంజాయ్ మెంట్ని ఎంజాయ్ మూమెంట్ని నడుపుతారు వాళ్లు ఎంజాయ్ ఫీలింగ్ వస్తది ఇప్పుడు లేడీస్ నడుపుతారు లేడీస్ నడిపితే వాళ్ళు మంచిగా నడుపుతారు ఇప్పుడు బాయ్స్ కావాలని వాళ్ళ వెనుక ఫాలో అయ్యి వాళ్ళని కింద పడేసిన గాని పడేస్తారు ఇంకా పెద్ద పెద్ద బైక్స్ వేసుకోనొచ్చి కింద పడేస్తే ఎట్లుంటది వాళ్ళు అట్లనే పడేస్తారు వాళ్ళకి ఇంకొంచెం అర్థమయ్యేటట్టు మనం ఇంకా చెప్పిస్తున్నాం మనం ఏడైనా కలిసిన గాని ఇట్లా లేడీస్ వెనుక ఫాలో అవ్వదు అని చెప్పేస్తాం మనం ఇంకా అట్లుంటది మన తోటి